బైకింగ్ సమూహంలో కలిసి ప్రయాణించాలంటే కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు పాటించడం చాలా అవసరం పెద్ద గ్రూప్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతీ ఒక్కరు ఒకరి పట్ల గౌరవంగా ఉండాలి స్పీడ్ను కంట్రోల్ చేయడం లైన్ డిసిప్లైన్ పాటించడం ఇతరులకు స్పేస్ ఇవ్వడం వంటివి చాలా ముఖ్యంగా చాలా ముఖ్యం ఒకరిని దాటి పోయేముందు సిగ్నల్ ఇవ్వాలి అలాగే ఏవైనా మానసికంగా ప్రోత్సాహం ఇచ్చే మాటలు మాట్లాడడం వల్ల బంధం బలపడుతుంది నేను అయితే బైకింగ్ చేయడానికి ముందు గ్రూప్తో చర్చించి సేఫ్టీ గైడ్లైన్స్ అనుసరిస్తాను ఒకదానితో ఒకటి కలిసిపోయేలా నడుచుకుంటే అందరికీ ఆ అనుభవం బాగుంటుంది అందుకే నేను ఎప్పుడు ఒంటరిగా కాకుండా గ్రూప్తో కలిసి బైకింగ్ చేయడాన్ని ఇష్టపడతాను ఇది నాకు భద్రతగా అనిపిస్తుంది అలాగే ప్రయాణం కూడా మరింత ఆనందదాయకంగా ఉంటుంది